హలో నమస్తే మేడమ్ నా పేరు వాణి ఇలా మేము కొన్ని రోజులుగా కొన్ని రోజులకి ఊరు వెళ్తున్నాము సో మా పెట్ని మీ దగ్గర పెట్టాలి అనుకుంటున్నాం మ్యామ్ మా పెట్ పేరు నైసి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి లేస్తుంది తర్వాత ఎయిట్ ఓ క్లాక్ వాకింగ్ వెళ్తుంది సో దాన్ని అరేంజ్మెంట్స్ మీరు కొంచెం చూసుకోవాలి కుకీస్ ఎక్కువ తింటుంది మధ్యాహ్నం కాసేపు పడుకుని మళ్ళీ ఈవినింగ్ తీసుకెళ్ళాలి ప్రెజెంట్ అయితే వాటికి ఒక షాంపూస్ అలాంటివి నార్మల్ షాంపూస్ యూజ్ చేస్తున్నాము వాటిని యూజ్ చేయవచ్చు మేము జస్ట్ ఫైవ్ డేస్కి వెళ్లి వచ్చేస్తాము పర్ డే ఫైవ్ హండ్రెడ్ ఇస్తాము మేము

ఇస్తాను మేడమ్ మీకు నేను కాల్ చేస్తాను ఆఫ్టర్ ఫైవ్ డేస్ వస్తాము ఓకే మ్యామ్ ఓకే ఓకే మ్యామ్ థ్యాంక్ యూ